యోగాభ్యాసానికి ప్రాణాయామం ఎలా దోహదపడుతుంది మేము రోజు యోగాభ్యాసం ప్రాణాయామం చేస్తాము ఆసనాలు వేయడం మూలంగా ప్రాణాయామం చేయటం మూలంగా బాడీ రిలాక్స్ అయ్యి చాలా రిలాక్స్ అవుతాము మన శరీరం ఎలా వంగాలో అలాగ వంగుతుంది యో యోగాభ్యాసం చేయడం మూలంగా ప్రాణాయామం మూలంగా మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మన అవయవాలు అన్నీ బాగా రిలాక్స్ అవుతాయి చిన్న చిన్న రోగాలు దరిచేరవు ఎవరు అయిన సరే పొద్దున కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో యోగ్యా యోగాభ్యాసం ప్రాణాయామం చేయండం మూలంగా చిన్న చిన్న రోగాలు రావు చాలా ప్రాణం చాలా హాయిగా ఉంటుంది మైండ్ చాలా బాగా పనిచేస్తుంది మనకు చాలా ఉపయోగపడుతుంది యోగాభ్యాసం ప్రాణాయామం మనకు చాలా దోహదపడతాయి